హలో అక్షయ ఫోటో స్టూడియోస్ అండి మీ దగ్గర ఫోటోస్ బాగా తీస్తారని విన్నామండి ఇప్పుడైతే మాకు ఫ్రీ వెడ్డింగ్ కావాలండి అవి మీరు బాగా తీస్తే మేము మ్యారేజ్కి ఆస్థల్లో ఇంక అన్నింటికీ కూడా మిమ్మల్ని తీసుకుందామనుకుంటున్నాము ఇప్పుడై ఇప్పుడైతే మాకు ఫ్రీ వెడ్డింగ్ కావాలి సెట్స్ మీ దగ్గర ఉన్నాయా అండి అంటే మీ మాకైతే కొన్ని టెంపుల్స్ టెంపుల్స్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర అలా కొంచెం ఉందండి అంటే మీకు పర్సనల్గా మీ స్టూడియోస్కి ఏమైనా సెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను అండి అవునా ఇలా అన్నీ కవర్ చేయాలండి ఇంకా బీచ్ కవర్ చేయాలి మార్నింగ్ సన్రైస్ ఈవినింగ్ సన్సెట్ ఇంక నైట్ ఏమో ఫయరు లైటింగ్స్ ఇవన్నీ కవర్ చేసి బాగా తీయాలండి పేమెంట్ ఎక్కువైనా పర్లేదు కాని మాకు మంచిగా ఫొటోస్ రావాలి అవునా

అవును ఓకే అండి అంటే ఇవన్నీ చెయ్యాలి అంటే మంచిగా ఫొటోస్ రావాలి బెస్ట్గా ఉండాలంటే ఎంత బడ్జెట్ అవుతుందండి అంతేనా అంతే ఫోటో తీయడం మళ్ళీ అవి వాచ్ పెళ్ళికి వేరే ఈ ఫ్రీ వెడ్డింగ్కి ఓన్లీ ట్వేల్వ్ పన్నెండు వేలు ఇంకా అంటే ఫోటోలు చేతికి వచ్చేవరకు పన్నెండు వేలు అంతేనా ఫొటోస్ కావాలి ఇంకా వీడియోస్ అవునా ఫోటోసూ కావాలి ఇంక వీడియోస్ కూడా కావాలండి ఫోటోస్ అంటే హ్యాండ్ వీడియో హ్యాండ్ ఫోటోస్ కాదు అండ్ లైక్ ఇట్లా ఆల్బమ్లాగా కావాలి

అలాగ కూడా కావాలండి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోస్కి ఫోటోస్కి మొత్తం అన్నింటికి ఎంత అవుతుందండి ఏడు వేలా అండి ఓకే అండి మిరెప్పుడు ఖాళీగా ఉంటారు ఎప్పుడు రమ్మంటారు ఖాళీయా అండి ఓకే అండి మాకు మాత్రం ఫోటోస్ వీడియోస్ మంచిగా రావలండి వస్తే మంచిగా మీకు మ్యారేజ్ కూడా మీకే ఓకే అండి థ్యాంక్ యూ